నేను జన సమూహాల్లో భోజనంలో ఒక వంటకం తయారు చేసాను అది ఎలా వచ్చిందంటే వా అద్భుతంగా వచ్చింది చాలా రుచిగా వచ్చింది అది కొంచెం కారంగా కొంచెం తీపిగా కొంచెం పులుపుగా అద్భుతంగా మూడు రకాలు కలిపితే ఎలాగుంటుందో అంత బాగా వచ్చింది అబ్బా ఇప్పడికీ నేను చెప్తూ ఉంటే నా నోరు ఊరుతుందబ్బా అందరూ అబ్బా చాలా బాగుంది అబ్బా సూపర్ అబ్బా అని అందరూ అనేవాళ్ళు అది మాత్రం ఆ వంటకం చాలా బేగా బేషన్ కంప్లీట్ అయిపోయింది ఖాళీ అయిపోయింది అంత బాగా నచ్చింది వేసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ వేసుకున్నారు లాస్ట్కి చాలామందికి లేకుండా పోయింది అంత అద్భుతంగా ఉంది ఆ వంటకం తీపి కారం పులుపు మూడు కలిపి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి చాలా బాగా నచ్చింది జనాలందరికీ చాలా బాగా నచ్చింది వాళ్ళదే అనేవారు మళ్ళీ ఎప్పుడైనా జన సమూహాల్లో ఇలాంటిదే వేరేదేమి కాకుండా ఇలాంటిదే మళ్ళీ తిండి లేదు అంటే ఇంతకంటే మంచిది ఇంకా తిండి ఇలాంటిది తెచ్చినా సరే ఇప్పుడెలా అయిపోయిందో అలా కంప్లీట్ అయిపోద్ది అని చాలామంది పొగిడేవారు నాకు చాలా ఆనందం అనిపించేది ఆ వంటకం చాలా బాగొచ్చింది కాబట్టే నాకు ఈ పేరనేది వచ్చింది కాబట్టి నాకు ఆ వంటకం చాలా బాగా గుర్తుండిపోయింది